హలో నమస్తే మేడం మేము కొన్ని రకాలైన పూలని బుక్ చేద్దామనుకుంటున్నాము నా పేరు రవళి మీరు మీరు ఖమ్మం ఖమ్మంలో మీ షాప్ ఎక్కడుంటుందండి

అ మాకు ఫంక్షన్ ఉందండి దానికి సరిపడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ కావాలి ఒక ఫోర్ ఐటమ్స్ ఫోర్ టైప్స్ ఫ్లవర్స్ కావాలి చామంతి గులాబీ అలా ఓకే అండి మీరు వా ఆ అ అదే మేము కావాల్సిన మీ దగ్గర దొరికే వాటిలోనే మాకు కావాల్సినవి మేము తీసుకుంటాము

షూ చేసుకో చేసుకుంటానండి మీరు ఎన్ని డేస్లో ముందు బుక్ చేసుకోవాలి

మాకు ఫ్రైడే మార్నింగ్ కల్లా వచ్చేలా చూడాలి అండి ఓకే అండి ఓకే థ్యాంక్ యూ అండి